హలో హౌస్ బ్రోకర్ మేము ఇక్కడ కూకట్పల్లి హైదరాబాద్లో ఇల్లు లేదా ప్లేస్ కొనుక్కోవాలి అని చూస్తున్నాము సో దానికి సంబంధించిన ఏమైన్నా మీ దగ్గర ఉన్నాయా ఈ సరౌండింగ్స్లో ఏమన్నా ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మీరు చెప్తారా ఏమన్నా ఓకే అర్థమవుతుంది ఓకే ఓకే అంటే త్రీ బిహెచ్కే త్రీ బిహెచ్కే అంత కట్టుకునే అంత ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా ఓకే ఓకే మాకు ఇక్కడ

ఏ రేంజ్ అంటే ఇప్పుడు మ్యాక్స్ వన్ క్రోర్ లేనిదే మనకు మంచిగా రావట్లేవు కదా సో బడ్జెట్లో చూడండి మినిమమ్ వన్ క్రోర్ త్రీ బిహెచ్కే పాసిబుల్ అవుతుందా వన్ క్రోర్లో ఓకే విత్ ఇంటీరియరా వితౌట్ ఇంటీరియరా ఓకే సార్ యా యా యా అర్థమైంది అర్థమైంది ఓకే అప్పుడే అదే నేను అన్నా కదా అరౌండ్ వన్ క్రోర్ వరకు అయితే ఓకే ప్రాపర్టీకి మీరు ఇచ్చే ప్లేస్ అయితే ఎలాగ

అంటే మినిమమ్ ఎంతలో అని ఓన్లీ ప్లేస్ ఒక గజం ఓకే ఓకే ఓకే అంటే మనకు ఇప్పుడు త్రీ బిహెచ్కే కట్టుకోవాలి అంటే ఎంత ప్లేస్ అవసరం త్రీ బిహెచ్కే కట్టువాలి అంటే ఎంత ప్లేస్ అవసరం మనకు

అంటే మీ ఏది బెటర్ అంటారు మీ ఐడియా యా అపార్ట్మెంట్లోనా ఓకే ఓకే

ఓకే ఓకే సరే ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా

డన్ డన్ డన్ ఓకే ఓకే ఓకే ఓకే నేను ఫ్రీ అయ్యాక కాల్ చేస్తాను మీకు ఒకసారి డిస్కస్ చేద్దాం మీట్ అయ్యి ఓకే ఓకే థ్యాంక్ యూ